అవును ఎవరండి అవును మీరు చెప్పు చెప్పండి సుశాంత్ ఎక్కడ మీది ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ తర్టీ టూ ఏడు ఎయిట్ ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ టూ సిక్స్ టూ షిఫ్ట్స్ ఉంటాయి అబ్ ఫీజు టూ షిఫ్ట్స్కి అయితే ట్వంటీ తౌజండ్ వన్ షిఫ్ట్ అయితే టెన్ తౌజండ్ ఫర్మిన్ ఖమ్మం నుంచి చాలా చాలా మంది ఉన్నారు సుశాంత్ అంటే మీరు ఇట్టా కావాలనుకుంటుర్రా లేదంటే పాస్ పాస్ మెంబరా ద ఓకే దట్స్ గుడ్ బేసిక్గా అయితే కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి ప్లస్ ఫిట్నెస్ బాగా ఆడాలబ్బా సో నేనంటే అంటే నువ్వు రేపు రా రేపు వచ్చి కలువు కలిసినంక చూద్దాం నీ బాడీ ఫిట్నెస్ గానీ నీ ఫిజికల్ లెవెల్స్ గానీ చూద్దాం అప్పుడు యా యా దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్టెట్లుంటుందబ్బా మీరు ఆట గురించి ఆలోచించాల దీని గురించి ఆలోచించొద్దు ఇక ఏమున్నా ఆట గురించే ఆలోచించుతారు మీరు మరి ట్రైనింగ్ ఎట్లా ఉంటది దాని గురించి మీరు కావాలంటే రేపు వచ్చి చూసుకోండి ఒకసారి గ్రౌండ్కి రావాలి రేపు మరి ఇక్కడ మాది ఇక్కడ భువనగిరిలో సార్ ఇక్కడ తంగేడి స్టేడియం అని భువనగిరిలో

కొంచెం లేట్ అయినా ఏం కాదు నైన్ వరకు నైన్ వరకు ఉంటుంది ఏమైతుంది రండి ఓకే